హలో వినాయక స్టేషనరీయా సార్ సార్ ఎక్కడ సార్ మన లొకేషన్ షాప్ది ఓకే స్టేషనరీలో మనకి సామాన్ ఏమేమి దొరుకుతాయి సార్ ప్రోడక్ట్సు ఓకే ఈ చిన్న పిల్లలకి కావు కావాలసిన సామాన్లు ఉన్నాయా సార్ జామెట్రీ జామెట్రీ వస్తువులన్నీ ఉన్నాయా ప్రోడక్ట్సు అంటే జామెట్రీ బాక్స్లు అవన్నీ వస్తువులు ఉంటాయి కదా అవి ఓకే నోట్బుక్స్ ఉన్నాయా సార్ ఏ ఏ టైప్స్ ఉన్నాయి సార్ నోట్బుక్స్ సార్ వాటి రేటు చెప్పగలుగుతారా సార్ ఓకే ఓకే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా సార్ బుక్స్ అంటే రకరకాల బుక్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి సంబంధించినవి వాటి బుక్స్ ఓకే నోట్బుక్స్ కాకుండా టెన్త్ క్లాస్ వాళ్ళకి కానీ ఎయిత్ క్లాస్ వాళ్ళకి కానీ టెస్ట్ బుక్స్ ఉన్నాయా మీ దగ్గర సార్ టెన్త్ క్లాసు టెస్ట్ బుక్స్ అన్నీ కలిపి అన్ని లాంగ్వేజెస్ కలిపి అమౌంటు ఎంత అవుతుందో చెప్పగలుగుతారా సార్ ఆఫర్ కూడా ఇస్తారా సరే పెన్సిల్సు పెన్సిల్స్ ఏవేవి ఉన్నాయి సార్ మీ దగ్గర అప్సరా ఇంకా ఓకే మాకు అప్సరా అవి పెన్సిల్సు కావాలి జామెట్రీవి అవి కావాలి ఇంకా టెస్ట్ బుక్స్ కావాలి ఇక అన్నింటికీ కలిపి ఆఫర్స్ ఇస్తారా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్